ఈ రోజుల్లో ఎక్కువగా ఉపయోగించే యాప్లు వాట్సాప్ దీనిలో మనం సందేశాలు మరియు వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు అలాగే ఫేస్బుక్ దీంట్లో సోషల్ మీడియా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్

ఈ యాప్లు ప్రజలు కమ్మ్యూనికేట్ చేయడానికి సమాచారాన్ని అందుకోవడానికి మరియు వినోదం పొందడానికి ఉపయోగిస్తారు స్మార్ట్లో ఫోన్ల వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి అవేంటంటే కమ్మ్యూనికేషన్ స్మార్ట్ ఫోన్లు ప్రజలు ఎక్కడ నుండైనా కమ్మ్యూనికేట్ చేయడానికి అనుమతిస్తాయి ఇది కుటుంబం మరియు స్నేహితులతో అనుసంధానంలో ఉండడం మరియు కొత్త ప్రజలను కలుసుకోవడం సులభతరం చేస్తుంది అలాగే సమాచారం స్మార్ట్ ఫోన్లు ప్రజల ప్రపంచం గురించి తెలుసుకోవడానికి అనుమతిస్తాయి న్యూస్ యాప్లు వెబ్సైట్లు మరియు సోషల్ మీడియా వంటి తాజా సమాచారాన్ని అందించడానికి ఉపయోగించవచ్చు అలాగే వినోదం స్మార్ట్ ఫోన్లు వినోదం పొందడానికి అనేక మార్గాలను అందిస్తాయి వీడియోలు ఆటలు సినిమాలు మరియు సంగీతం వంటివి స్మార్ట్ ఫోన్లో ఆస్వాదించవచ్చు